నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం మొక్కలను పెంచడం ఎంతో బాగుంటుంది నేను ఎక్కువ సమయం మొక్కలు తోటే ఉంటాను మొక్కలు మన జీవనానికి చాలా అవసరమైనవి ఎందుకంటే చెట్ల నుంచి మనకు ఆక్సిజన్ అలాగే ఆహారం కూడా వస్తుంది మన మనుగడకు చెట్లు చాలా అవసరమైనవి నేను మా ఇంట్లో గులాబీ మొక్కలను టమాటా పచ్చిమిర్చి బొప్పాయి మొక్కలను ఇలాంటి మొదలైన మొక్కలను పెంచుతాను అలాగే చిక్కుడుకాయ తీగలు వంటివి కూడా పెంచుతాను నాకు మొక్కలతో ఎక్కువ సమయం గడపడం అంటే ఇష్ట ఇష్టం అలాగే మొక్కలను పెంచడానికి నేను అనేక రకాలైన సలహాలు ఇతరుల నుంచి తీసుకుంటాను